ఏమండి రవి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇలా వచ్చి కూర్చోండి ఏంటి ఈ మధ్య కనపడటం లేదు ఎలా ఉన్నాడు అండి అబ్బాయి అందరూ బాగానే ఉన్నారా ఏంటి అండి ఏంటి పేపర్ చదువుతున్నారా అవును అండి అక్కడ అక్కడా హత్యలు ఇవి అ న్నీ ఎక్కువ అయిపోయాయి అండి చిన్నపిల్లల్ని చూడండి నిన్నటి న్యూస్లో వచ్చింది మరి చూశారా మీరు చూడలేదా అదే ఏమిటి అమ్మాయి కోసం ఇద్దరు యువకులు అది కత్తులతో పొడుచుకుని చనిపోయారు అంట అండి ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి

అలా కాదు అండి ఇప్పుడు అవును కదా అండి అదే కదా అండి చిన్నప్పటి నుండి దాదాపు ఇప్పుడు ఈ పిల్లలకి వచ్చి ఇరవై సంవత్సరాలు పైనే ఉన్నాయి అని చెప్తున్నారు అండి న్యూస్ ఛానల్లో ఇరవై సంవత్సరాలు వాళ్ళని కనీ పెంచి వాళ్ళు అలా మధ్యలో శోకాన్ని మిగిల్చి వెళ్ళిపోతున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పండి

వాళ్ళకి పిల్లలకి మనం బాధ్యత నేర్పడం లేదు అండి బాధ్యత నేర్పకపోవడం వల్ల వాళ్ళు దారి తప్పుతున్నారు అండి దారి తప్పి ఇటువంటి సంఘటనలకి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఏర్పడుతున్నాయి అవును అండి అదే అండి సరే అండి ఇలాగ వావ్ పాల ప్యాకెట్కి వెళ్ళి వస్తాను అండి